హలో నమస్తే అండి నా పేరు వచ్చేసి స్వప్న ప మార్నింగ్ వచ్చేసి ఒక టెన్ ఓ క్లాక్ కి మీ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాను ఇందాకే వచ్చింది హాఫ్ ఆన్ అవర్ బ్యాక్ వచ్చిందన్నమాట ఓపెన్ చేసి చూసాను నేనైతే చాలా డిసప్పాయింట్ అయినానంటే ఏమంటే చట్నీ సాంబార్ అన్ని పాడైపోయిందండి స్మెల్ వస్తుంది చట్నీ అయితే ఓపెన్ చేసిందే పాడైపోయిన వాసన వస్తోంది తర్వాత వచ్చేసి ఇడ్లీ అన్నిమొత్తం ఆరిపోయింది తర్వాత వచ్చి మసాల దోశ ఆర్డర్ పెట్టున్నాను ఒకటి పన్నీర్ దోశ ఒకటి ఆర్డర్ పెట్టున్నాను మసాలా దోశలో ఉన్న ఉల్లగడ్డ స్టఫింగ్ వచ్చేసి అది కూడా పాడైపోయింది స్మెల్ వస్తుంది బాగా పన్నీర్ దోశలు వచ్చేసి పన్నీరే లేదు నార్మల్ ప్లైన్ దోస లాగా పంపిచున్నారు ఒకరు ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు మీరు ఇలా పంపించడం ఏం భావ్యం కాదండి అసలు చెడిపోయిన వస్తువులు పంపిస్తే ఎలా తింటారని అనుకుంటున్నారు మీరు మార్నింగ్ చేసిన చెట్నీ ఎప్పుడో మార్నింగ్ చేశారా నిన్నటిదో నాకు అర్థం కావట్లేదు ఓపెన్ చేసిందే అసలు బాగా కుళ్లిపోయిన స్మెల్ వస్తుంది అసలు దీన్ని ఎలా తినమంటారు మీరే చెప్పండి మీ డెలివరీ బాయ్ ని పంపించండి నేను మీ ఫుడ్ రిటర్న్ చేసేస్తాను మీరే కాస్త చూడండి ఎలా ఉందని పరిస్థితి ఫుడ్ ఆరిపోయిన పర్లేదు ఉప్పు కారం ఇవన్నీ తక్కువున్నా అడ్జస్ట్ చేసి తింటారు కానీ ఇలా చెడిపోయిన వస్తువులు పంపిస్తే ఎలా తింటానని మీరు అనుకుంటున్నారు దయచేసి మీ డెలివరీ బాయ్ ని పంపించారంటే నా ఫుడ్ నేను ఆర్డర్ పెట్టిన ఫుడ్ రిటర్న్ పెట్టేస్తాను నాకు మనీ అయితే రీఫండ్ చేసేయండి ఫుడ్ పరిస్థితి దారుణంగా ఉంది ఇలా ఇలా ఉంటే ఎలా తింటారండి మీ ఇంట్లో వాళ్ళు తింటారా అండి ఈ ఫుడ్ చెడిపోయిన ఫుడ్ పంపిస్తే కస్టమర్స్ కి చెడిపోయిన ఫుడ్ పంపిస్తే ఎవరైనా తింటారా అండి మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారా ఇవన్నీ ఇంట్లో నేను పిల్లల కోసం ఆర్డర్ పెట్టానండి ఇడ్లీ రెండు ఇడ్లీ ఒక వడ సాంబారు చట్నీ దానికిచ్చారు మసాల్ దోశ అయితే స్టఫింగ్ లోపల ఉల్లగడ్డ చెడిపోయింది ఆ పన్నీర్ దోశలో ఏమీ లేదు ప్లేయిన్ దోశలాగ ఉంది అది కూడా దోశ పుల్లగా ఉంది ఇలా పంపిస్తే పిల్లలకి ఎలా పెట్టమంటారండీ పిల్లలకి పెద్ద వాళ్ల కోసం ఆర్డర్ పెట్టానండి ఇంట్లో పొద్దున చేయడానికి నాకు టైం లేదు ఆఫీస్ టైం అయిపోతుంది ఆర్డర్ పెట్టిచ్చేసి నేను ఆఫీస్ కి వెళదామనుకుంటే మీరిలా చేసున్నారు ఇది పిల్లలకి ఎలా పెట్టమంటారండి మీ డెలివరీ బాయ్ ని పంపించండి దయచేసి ఈ ఫుడ్ ని రిటర్న్ తీసుకెళ్ళిపోండి నేను పడేయొచ్చు పడేసి దీన్ని డస్ట్ బిన్ లో పడేసి మీకు నేను చెప్పుండొచ్చు ఇలా అయింది ఫుడ్ అని చెప్పేసి కానీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మీ హోటల్ లో పరిస్థితి ఎలా ఉంది ఏం చేస్తున్నారు ఫుడ్ ఎలా మీరు డెలివరీ చేస్తున్నారు ఎలా పంపిస్తున్నారు మీకు తెలియజేయాలనేసే నేను మీకు కాల్ చేసి చెప్తున్నాను దయచేసి మీ డెలివరీ బాయ్ ని పంపించారంటే నేను ఫుడ్ అంత రిటర్న్ చేసేస్తాను నాకు మనీ అయితే రిఫండ్ ఇచ్చేయండి నేను ఈ టిఫెన్ కి వచ్చేసి మొత్తము ఖర్చు అయింది మూడు వందలు పైన అయిందండి మూడు వందల యాభై అయ్యింది దయచేసి మీ డెలివరీ బాయ్ ని పంపించండి నేను రిటర్న్ ఇచ్చేస్తాను నా డబ్బులు అయితే నాకు తిరిగి ఇచ్చేయండి